మా ప్రాంతానికి దగ్గరగా ఉండే కాలేజీలు గీతాంజలి జూనియర్ కాలేజ్ పద్మావతి జూనియర్ కాలేజ్ వెంకటేశ్వర జూనియర్ కాలేజ్ రవితేజ జూనియర్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నాగర్ కర్నూల్ ఇవి అన్నీ మా ప్రాంతంలోని కాలేజీలు ఇంకా చుట్టు ప్రక్కల ఉండే కాలేజీలకి సరోజినీ రాములమ్మ ధనయంత్ ధన్వంతరీ ఎస్సిఎస్ మెడికల్ కాలేజ్ ఇవియన్ పాలిటెక్నిక్ కాలేజ్ ఆఫ్ వనపర్తి గవర్నమెంట్ కాలేజ్ ఇవి అన్నీ కూడా మా ప్రాంతానికి దగ్గరలో ఉండే కాలేజీలు మా కుటుంబంలో ఖచ్చితంగా మా చెల్లెలు గీతాంజలి జూనియర్ కాలేజ్లో చదువుతోంది